హలో కస్టమర్ కేరా అండి నేను తణుకు నుండి రాజమండ్రి వెళ్ళటానికి టాక్సీ బుక్ చేసుకున్నాను అందులో చూపించిన ధర రెండు వందల రూపాయలు కానీ టాక్సీ డ్రైవర్ రెండు వందల రూపాయలు ఎక్సట్రా అడుగుతున్నాడు నేను అడుగుతుంటే గొడవ పడుతున్నాడు అందుకు నేను మీకు పిర్యాదు చేసాను